సున్నా మూడు సున్నా నాలుగు రెండు వేలు పదకొండు పన్నెండు రెండు వేల పన్నెండు ముప్పై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై మూడు ముప్పై ఎనిమిది రెండు వేల పదకొండు పదహారు మూడు రెండు వేల పద్నాలుగు